హలో స్విగ్గియా అండి అదేనండి నేను మీకు ఆర్డర్ పెట్టుకున్నాను అదేంటంటే మీకు చాలా కృతజ్ఞతలు తెలుపుదాం అని చెప్పి కాల్ చేస్తున్నాను ఆరోజు ఏంటంటే నాకు చాలా ఆకలిగా ఉంది అనమాట అయితే నేను ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది అంతేకాకుండా చాలా ఉరుములు మెరుపులు చాలా హెవీ రైన్ అనమాట అయితే నేను క్యాబ్లో ఇంటికి వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది ఈ టైంలో రెస్టారెంట్స్ ఏమి ఉండవు అని చెప్పి అయినా ఆర్డర్ పెట్టుకున్నా కూడా ఇంటికి వస్తాయో రావో అని కూడా నాకు భయమేసింది చాలా ఆకలిగా ఉంది ఇంక ఓపిక లేదు నాకు అని చెప్పి ఆర్డర్ అయితే పెట్టుకున్నాను అదేంటంటే ఒక చికెన్ బిర్యానీ ఒక గ్రేవి అనమాట బిర్యానీ గ్రేవీ ఎక్కువ కావాలని పెట్టుకున్నాను ఒక చికెన్ లాలీపాప్స్ కూడా పెట్టుకున్నాను అదేంటంటే ఒక కర్డు కూడా పెట్టుకున్నాను కర్డు అయితే ఏంటంటే మీరు చాలా బాగా తీసుకొచ్చారండి దానికి మీకు చాలా కృతజ్ఞతలు నేను నిజంగా చాలా ఆకలితో ఉన్నాను మీరు తీసుకువచ్చింది తిని నేను ఆరోజు చాలా ప్రశాంతంగా పడుకున్నాను అలాంటి కఠినమైన వాతావరణంలో కూడా మీరు నాకు సర్వ్ చేసినందుకు తీసుకువచ్చినందుకు మీకు చాలా థ్యాంక్స్ అండి నిజంగా నేనెప్పుడూ ఆర్డర్ పెట్టుకున్నా కూడా మీకే పెట్టుకుందామని నేను అనుకున్నాను నేనే కాదు నా ఫ్రెండ్స్ అందరికీ కూడా చెప్పాను నిజంగా మీరు చేస్తున్న సర్వీస్ అయితే నాకు చాలా బాగా నచ్చింది అండి థ్యాంక్ యూ సో మచ్